చెప్పండి సార్ కంప్యూటరా ఏమైంది అవునా

మామూలుగా అయితే ఒక ఫోర్ ఫైవ్ తౌజండ్ అవుతుంది సార్ సార్ మాకిప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీ లేదు మేము ఆర్డర్స్ చాలా ఉన్నాయి మాకు మాకు చేయడానికి లేట్ అవుతుంది సార్ వన్ వీక్ వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ సార్ త్రీ ఫోర్ డేస్లో అంటే కష్టం అవుతుంది సార్ అండ్ మీకు లోవెస్ట్ కార్ట్లో అయితే మంచి క్వాలిటీ డిస్ప్లే కావాలనుకుంటే ఒక సిక్స్ సెవెన్ తౌజండ్ వరకు అవుతుంది ఆల్మోస్ట్ కానీ మనకు నార్మల్గా ఒక టెంపరరీ డిస్ప్లే కావాలంటే ఫోర్ ఫైవ్ తౌజండ్ వరకు అవుతుంది టైప్స్ అంటే ఫస్ట్ జస్ట్ నార్మల్ అంటే ఫోర్ ఫైవ్ తౌజండ్ వరకు ఉంటాయి మంచి క్వాలిటీగా అంటే సిక్స్ నుంచి సెవెన్ తౌజండ్ వరకు మంచి క్వాలిటీ ఉంటాయి నార్మల్ వేస్తే ఒక త్రీ మంత్స్ వరకు వారంటీ ఇవ్వగలం అండ్ సిక్స్ నుంచి సెవెన్ తౌజండ్ వరకు మంచి క్వాలిటీ వేస్తే వన్ ఇయర్ వారంటీ ఇవ్వగలం సార్ టూ త్రీ ఇయర్స్ అంటే ఇక మీరు టువల్ కే ప పైన పెట్టుకోవాలి సార్ మీడియం రేంజ్ కాదు సార్ అది అది అంటే పర్మనెంట్గా ఉండడానికి టువల్ కే సార్ గ్యారెంటీ ఏం లేదు మీకు ఎప్పుడైనా రిపేర్ అయిన సరే తెచ్చిచ్చిన మళ్ళీ మేము వేసేస్తాం సార్ ఆఫర్స్ అంటే ఇప్పుడేం లేవు సార్ పండుగలకి ఉంటాయి అండ్ ఇప్పుడు మాకు కస్టమర్లు కూడా కొంచెం ఎక్కువవుతున్నారు ఆర్డర్స్ కూడా ఎక్కువున్నాయి సార్ వన్ వీక్ టైమ్ పడుతుంది మీకు వెయ్యాలంటే ఫోర్ ఫోర్ డేస్లో కావాలా అంటే మాకిప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి సార్ మరి ఓకే ఓకే ఓకే ఓకే సార్ చేసేస్తాం ఓకే సార్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ వేసిస్తాం అండ్ టూ డేస్లో ఖచ్చితంగా వెయ్యిస్తాం మీకు అండ్ చార్జెస్ చెప్తున్నాం కదా సార్ ఇక అది డిస్ప్లే వేసిన తర్వాత మీకు చార్జెస్ అనేది బిల్ పేపర్ మీద వేసేసి ఇచ్చేస్తాం సార్ అండ్ మీకు ఆ ల్యాప్టాప్లో ఏవన్నా సిస్టమ్ వర్క్స్ కూడా ఏవన్నా ఉంటే కూడా చెప్పండి సార్ అండ్ డిస్ప్లే కాకుండా సిస్టమ్ వర్క్స్ ఏమన్నా అండ్ సీపీయూలు ఇవి ఏవైనా రిపేర్ ఉంటే కూడా మా షాప్కి తీసుకురండి సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్